నేను రోజు ఉదయం పూట మా బిల్డింగ్ పైకి ఎక్కుతాను మా బిల్డింగ్ పైన ఎక్కినప్పుడు నాకు రకరకాల పక్షులు కనిపిస్తాయి ఉదాహరణకు ఏంటి అంటే పిట్టలు పావురాలు రామచిలుకలు నెమలులు పాలపిట్టలు చిన్న పిచ్చుకలు గద్దలు కాకులు ఇలాంటి రకరకాల పక్షులకు మా ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి నేను ఎక్కువగా పావురాలను చూడడానికి ఇష్టపడుతాను పావురాలను మరియు రామచిలుకలను చూడడానికి ఇష్టపడుతాను పావురంలో తెల్లగా ఉంటుంది కాబట్టి మనం పావురం శాంతికి చిహ్నం అంటారు కాబట్టి నాకు పావురంని చూసినప్పుడల్లా మనసు శాంతంగా అనిపిస్తుంది మళ్ళీ వాటికి నేను ఏదైనా పెట్టినా ఆ నీళ్ళు పోయడానికి ఏదైనా చిన్న చిన్న ఇత్తులు వేయడానికి ఇష్టపడుతాను చిన్న చిన్న ఇస్తులు ఇత్తులు మా బిల్డింగ్ పైన వేయడం వల్ల అవి వాటిని వచ్చి తింటాయి అవి వచ్చి తిన్నప్పుడు నేను వాటిని పరిశీలిస్తూ ఉంటాను అవి ఏ విధంగా తింటున్నాయి అని వాటిని నేను చూస్తూ చాలా సంతోషంగా ఉంటాను అంతేకాకుండా రామచిలుకలు ఉంటాయి రామచిలుకలకు ఎక్కువగా నేను బాదం పీనట్స్ పెడుతు ఉంటాను రామచిలుక చాలా అందంగా ఉంటుంది అది లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి ఆ రామచిలుకని చూసినప్పుడు కూడా మనసుకి చాలా ఆనందంగా అనిపిస్తుంది